నమస్కారం నేను తణుకు నుండి ఫోన్ చేస్తున్నాను మేము కుటుంబంతో పాటు రేపు పిక్నిక్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము మాకు రేపు టాక్సీ కావాలి మీరు రేపు ఉదయం ఐదు గంటలకి తణుకు రోడ్డులో మమ్మల్ని ఎక్కించుకోవాలి తిరిగి మమ్మల్ని సాయంత్రం ఏడు గంటలకి తీసుకురావాలి మేము వచ్చే వరకు మీరు మాతోనే అక్కడ ఉండాలి మీరు అక్కడే మాతో ఉండి సాయంత్రం తిరిగి ఏడు గంటలకి మమ్మల్ని దింపాలి రేపు ఉదయం రామాలయం దగ్గర ఉన్న ప్రక్కన రోడ్డులోకి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళండి దీనికి గాను ఎంత ఖర్చు అవుతుందో మీరు అక్కడ మాతో ఉన్నందుకు గాను మీరు అదనంగా డబ్బులు ఎంత తీసుకుంటారో మాకు తెలియజేయగలరు ధన్యవాదాలు